భారతదేశ ఫ్యాషన్ గురించి నా అభిప్రాయం ఏమనగా మునుపటితో పోలిస్తే బట్టలు మారాయి అని నేను అనుకుంటున్నాను మునుపటి యొక్క ఫ్యాషన్ కంటే భారతదేశ ఫ్యాషన్ ప్రస్తుత రోజు ప్రస్తుత రోజులలో చాలా మారింది అప్పటి రోజులలో భారతీయులు బాడీ అంతా కవర్ అయ్యేలాగా చీరలు ధరించేవారు ప్రస్తుత రోజులలో భారతీయ సంస్కృతి చీరలతో చీరలు ధరిస్తున్నారు కొం కొంతమంది కొంతమంది మాత్రమే చీరలు ధరిస్తున్నారు కొంతమంది చుడీదార్స్ అని జీన్స్ అని ఇంకా ఇంతవరకు చాలావరకు బాడ్ డ్రస్ సెన్స్ కూడా ఫాలో అవుతున్నారు మరి ఇండియన్స్ అది ఎందువలన అనగా పాశ్చాత్య దేశ ప్రభావం వల్ల ఇతర దేశాల యొక్క కల్చర్ వల్ల మన యొక్క డ్రస్ సెన్స్ అనేది మారడం జరిగింది మనం ఇతర దేశాలకు వెళ్ళడం వాళ్ళు మన దేశాలకు రావడం ఈ ఈ కారణాల వల్ల మన యొక్క డ్రస్ సెన్స్ అనేది మారుతు వచ్చింది నేనైతే ఎలాంటి బా బట్టలు ఇష్టపడతాను అయితే ఎలాంటి వస్త్రధారణని ఎలాంటి కల్చర్ని నేను ఇష్టపడతాను అంటే భారతదేశం పూర్వపు రోజులలో ఉన్న భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలను నేను ఇష్టపడతాను అలాగే ప్రస్తుత రోజులలో వచ్చిన మార్పులను కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను కొన్ని కొంతవరకు అది ఏవేవి అంటే చుడీదార్స్ లెహంగా ఇటువంటి వస్త్రధారణను నేను ఎంకరేజ్ చేస్తాను పూర్వపు రోజులలో ఉన్న చీరకట్టును కూడా నేను ఎంకరేజ్ చేస్తాను చీర కట్టుకోవడం చుడీదార్స్ లెహంగాస్ ఇలాంటి వస్త్రాలంటే నాకు చాలా ఇష్టం అవి మాత్రమే నేను ధరిస్తాను